అదేనమ్మా నాకు ఒక అర కేజీ చాలులే కానీ పీతలు రొయ్యలు ఫ్రెష్గా ఉండాలి మరి నాకు ఇప్పుడు అయితే ఒక అర కేజీ పులస కావాలమ్మ చుట్టాలొస్తున్నారు

ఇప్పుడు నాకు ఏంటి ఐదు వేలే అదికాదమ్మా మరి అంత అయితే ఎలా చెప్పు ఏదో చుట్టాలు వస్తున్నారు వాళ్ళకి పెడదామని చెప్పి కొందాం అనుకుంటే నువ్వు అంత రేటు చెప్తావేమి వద్దులే అయితే పోనీ మూడు వేలకి ఇవ్వు మూడు వేలకి మరి ఏం చేయమంటావు పోనీ ఎంతో కొంత తగ్గించు మరి అంత అయితే ఎలాగ చెప్పు

సరే అయితే నాలుగు వేలు చేసుకో మరి అయితే సపరేట్గా అయన్నీ ప్యాక్ చెయ్యి ఎందుకంటే అవన్నీ కలిసిపోకూడదు సరేనా

ఈ ఈ ఇదేనా నాకు బొడ్డు పెద్ద ఉంటాయి కదా అవి అవి ఒక పన్నెండు కావాలి చూడు మంచివి కావాలి చుట్టాలు వస్తున్నారు అసలే వాళ్ళకి వండి పెట్టాలి పెద్ద సైజే నువ్వు అన్ని చిన్నవి తీయకు అదిగదిగో అది తీసి పెద్దది ఇవ్వు కొంచెం అది సరిపోతాయి ఇవ్వు చేసేయాలి నువ్వు అన్ని చేసేసి సపరేట్గా సెపరేట్గా పెట్టుకున్నావు అనుకో అది మేము వండుకోవడానికి అది బాగుంటుంది అది రొయ్యలు ఉన్నాయా మంచివి పెద్దవి టైగర్ రొయ్యలు అది బిర్యానీ చేసుకోవడానికి అది నాకు ఒక అరకేజీ దాకా ఇవ్వు అరకేజీ సరిపోవా అంటారా చుట్టాలకి అర కేజీ సరిపోవంటావా చుట్టాలకి అంటున్నాను అర కేజీ చుట్టాలకి సరిపోతుందటావా అంటున్నాను సరే సరే అయితే అవి ఒక కేజీ ఇవ్వు మరి నువ్వే చేసి ఇవ్వాలి నాకు అవి చేసుకోవడం రాదు

సరే సరే అయితే మరి ఇది ఏమన్నా చేపలున్నాయా మామూలువి

ఇది మనకి ఓ చెరువు చేప లాంటిది చాలు అది ఇవ్వండి అది ఇవ్వండి చాలు చాలు ఎంత వద్దు అది ఒక కేజీ వచ్చేలా చాలు మాకు మొత్తం ఎంత అయ్యిందో నువ్వు నాకు చెప్తే నేను ఫోన్ పే చేస్తాను నీకు ఉన్నదా ఫోన్ పే లేదా ఫోన్పే ఉందా లేదా నీ దగ్గర

సరే సరే పెట్టేస్తాను నువ్వు నాకు అన్నీ సెపరేట్గా చేసి ఇవ్వు నేను ఇదిగో ఇక్కడ పని ఉంది ఇలా వెళ్ళి వస్తాను సరే సరే అయితే నేను అలా ఎదురుగా వెళ్ళి వస్తాను ఈలోపు ప్యాక్ చేసి ఉంచేయి అన్ని ఓకేనా